మత్స్యకార వృత్తిని మెరుగుపరచడానికి ప్రభుత్వం ఏమేమి చేయాలంటే ప్రభుత్వం కొన్ని పంపిణీ చేయాలి ప్రభుత్వం ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చే ముందు చాపల పిల్లల్ని పంపిణీ చేయాలి మళ్ళీ వాళ్ళ వలని వలని రకరకాల నాణ్యమైన వలలనీ పంపిణీ చేయాలి ఇంకా చేపలు పట్టడానికి ఉపయోగించే తెప్పలను కూడా ప్రభుత్వం పంపిణీ చేయాలి మా ప్రాంతంలో చేపలు పట్టే ప్రణాళిక ఉంది కొందరు వాలలు వేసి పడతారు కొందరు తెప్ప తెప్పలని మీద వెళ్ళి పడతారు నది చేపలకి చెరువు చేపలకి చాలా తేడా ఉంటుంది నది చేపలు రుచిగా ఉంటాయి చెరువు చేపలు కూడా బాగానే రుచిగా ఉంటాయి